మా స్థానిక ప్రాంతాల్లో స్టేడియంలు ఉన్నాయి రాజీవ్గాంధీ స్టేడియం విజయ్ స్టేడియం ఎంఆర్ స్టేడియం డాక్టర్ పీవీజీ రాజు ఏపీఎస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా చాలా స్టేడియమ్స్ ఉన్నాయి

అప్పట్లో విజయనగరం జిల్లాలో ఉన్న క్రికెట్ స్టేడియం ఇది రెండు వేల ప పదమూడులో జూన్ పదిహేనున ప్రారంభించబడింది ఇది పది ఎకరాల స్థలం యాభై మిలియన్ రూపాయలు వ్యయంతో నిర్వహించబడినది ఈ స్టేడియం ఆంధ్ర క్రికెట్ ఆస్ట్రేలియన్స్ ఎక్కువ నైరుతి జూన్ జోన్ క్రికెట్ అకాడమీకి నిలయంగా ఉంది ఇంజినీరింగ్ సమయం గల ఈ స్టేడియం రెండువేల పద్నాలుగు కేరళ క్రికెట్ జట్టు ఆంధ్ర క్రికెట్ జట్టు ఆడేటప్పుడు ఇది ఐదో మ్యాచ్కు ఆధిత్యం ఇచ్చింది రెండువేల పద్నాలుగులో ఆంధ్ర క్రికెట్ కర్ణాటక క్రికెట్ జట్టు ఆడినప్పుడు ఈ స్టేడియం ఐదవ టీ ట్వంటీ మ్యాచ్లకు ఆతిధ్యం ఇచ్చింది రెండువేల పద్నాలుగులో భారతదేశ మహిళలకు శ్రీలంక క్రికెట్ జట్టులతో ఆడినప్పుడు ఈ స్టేడియం మహిళా టీ ట్వంటీ ఆది అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిధ్యం ఇచ్చినది ఇప్పుడు ఏవైనా కాంపిటేషన్స్ అయ్యేటప్పుడు అక్కడ ఎక్కువగా జరుపుకుంటారు లేదా ఎవరైనా వాకింగ్ కానీ జాగింగ్ కానీ లేదా ఎవరైనా మ్యాచెస్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ టోర్నమెంట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు